నేను కెమెరా నుండి కంప్యూటర్కు ఫోటోలను నా యూఎస్బి పోర్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాను వాటిని ఫ్రేమ్ చేయడానికి నేను ఒక పిక్సార్ట్ అనే అప్లికేషన్ని వాడతాను ఫోటోలను ప్రింట్ చేయడానికి నేను ప్రింటర్ని వాడతాను అలాగే ఫోటోలను ప్రింట్ చేసి ప్రదర్శించడానికి మార్గాలు ఏమిటంటే వాటిని మన కెమెరాతో మన కంప్యూటర్కు ట్రాన్స్ఫర్ చేయడానికి యూఎస్బీతో కనెక్ట్ చేసి యూఎస్బి రెండరింగ్ అనే ఆప్షన్ ఆన్ చేసి మన ఫోటోలను వాటికి సెండ్ చేసి తరువాత వాటిని మనం ఎడిట్ చేసి ఫ్రేమ్లు చేయాల్సి ఉంటుంది